నేను తోట పని మొదలెట్టడానికి ప్రేరణ అనేది మా తాతయ్య గారి ద్వారా పొందుకున్నానండి ఎందుకంటే మా తాతయ్య గారికి మొక్కలు పెంచడం అన్న పాదులు కాయగూరలు పెంచడం ఇంకా ఫ్రూట్స్ ఎక్కువగా పండి పండించేవారు ఇవన్నీ చాలా ఇష్టమన్నమాట ఆయన మొక్కలకి ఎలాంటి ఎరువేస్తున్నాడు మొక్కల్ని ఎలా పెంచుతున్నాడు వాటర్ ఎలా పెడుతున్నాడు అనేవి నేను దగ్గర ఉండి చూసేదాని అనమాట నాకు అలాగా నేను కూడా పెంచాలి అనేసి ఒక ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట మా తాతయ్య గారు కూడా నాకు చెప్పేవారు ఇలాగ మనకి చిన్న మొక్క అనేది ఒక ఒక పువ్వుల మొక్క అనేది పెంచమనేవారు అనమాట వాటికి నేను నీళ్ళు అది పోసేదాన్ని చిన్నప్పటినుంచి అది ఒక పువ్వు పూసినప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది కాబట్టి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టమైపోయింది అన్నమాట అండీ అలా నేను ఎప్పుడు ప్రతిసారి మా ఇంట్లో ప్లేస్ ఉన్నప్పుడు పెంచేదాన్ని ఇప్పుడైతే అపార్ట్మెంట్స్లోకి వచ్చేసాం కాబట్టి కొంచెం కొంచెం కుండీల్లో మొక్కలు అన్ని వేసి కొంచెమే వాటర్ పోసి అవి నేను పెంచుతూ ఉంటాను అనమాట ఇంకానే ఇది ఎలా పెట్టాలి ఏంటి అనేది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా చూసి నేను మొక్కలు పెంచడం కానీ పాదులు పెంచడం ఇంకా కాయగూరలు ఏ విధంగా ఎక్కువగా వస్తాయి అనేది ఆ మొక్కలకి ఏమయ్యాలి అనేసి కూడా నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాను అనమాట